నా శిక్షణలో న్యూట్రిషన్ మరియు హైడ్రేషన్ చాలా ముఖ్యమైన అంశాలు నేను నా శరీరానికి అవసరమైన పోషకాలు మరియు ద్రవాలను అందించడం ద్వారా నేను నా ఉత్తమమైన పనితీరును నిర్వహించగలను మరియు గాయాలు ప్రమాదాన్ని తగ్గించగలను నేను నా శిక్షణలో న్యూట్రిషన్ మరియు హైడ్రేషన్ను చేరుకోడానికి నేను పోషకమైన ఆహారం తీసుకుంటాను నేను ప్రతీ రోజు వివిధ రకాల ఆహారాన్ని తినడానికి ప్రయత్నిస్తాను ఇందులో పండ్లు కూరగాయలు ధాన్యాలు మాంసం చేపలు మరియు పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకుంటాను ఈ ఆహార పదార్ధాలు నా శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలను అందిస్తాయి శిక్షణ సమయంలో తినడానికి లేదా త్రాగడానికి నేను శిక్షణ సమయంలో రుచిగా తినడానికి లేదా త్రాగడానికి ప్రయత్నిస్తాను ఇది నా శరీరానికి శక్తి మరియు ద్రవాలను నిలుపుకోవడంలో సహాయపడుతుంది శిక్షణ తరువాత కూడా తినడానికి లేదా త్రాగడానికి నేను శిక్షణ తరువాత త్వరగా తినడానికి లేదా త్రాగడానికి ప్రయత్నిస్తున్నాను ఇది నా శరీరానికి శక్తి మరియు ద్రవాలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది నా రేస్ తయారీలో నేను నా శిక్షణ యొక్క తీవ్రత మరియు వ్యవధిని బట్టి నా న్యూట్రిషన్ మరియు హైడ్రేషన్ను సర్దుబాటు చేస్తాను నా శిక్షణ మరింత తీవ్రంగా మారినప్పుడు నేను ఎక్కువ క్యాలరీలు మరియు ద్రవాలను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను